భారతదేశాన్ని నా ఫోటోలు ద్వారా చూపించే అవకాశం నాకు వస్తే నేను మొట్టమొదటిగా దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన విహార స్థలములకు అన్నీ వెళ్తాను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొండలు చూడదగ్గ ప్రదేశాలు అన్నింటిని నేను ఫోటో తీసి సోషల్ మీడియాల ద్వారా షేర్ చేసి అందరికి తెలిసే విధంగా చేస్తాను ఇంకా ప్రసిద్ధ దేవాలయాలు దేవాలయాలే కాకుండా వైద్యశాలలు రైల్వే స్టేషన్లు చారిత్రక చారిత్రిక చారిత్రకమైనటువంటి వివరాలు కలిగిన చరిత్ర కలిగినటువంటి ప్రసిద్ది చెందిన ప్రదేశాలను ప్రతి ఒక్కటి కూడా నేను ఫోటోలు తీసి పంపిస్తాను విద్యాలయాలు కానీ పార్కులు కానీ అన్నీ అందమైన ప్రదేశాలు తీసి పంపిస్తాను మన దేశంలో ఉన్న తాజ్మహల్ గోల్కొండ కోట చార్మినార్ లుంబిని పార్క్ ఇంకా అన్నీ రకాల ప్రదేశాలను ఫోటోలు తీస్తాను